ఎలర్జీకి సంబంధించి మనకి దగ్గరలో డాక్టర్ పవన్ గారు ఉన్నారు ఆయన చాలా బాగా చూస్తున్నారట చాలామంది మన వాళ్ళు చూపించుకున్నారు త్వరగా రిజల్ట్ వచ్చింది కనుక నువ్వు కూడా పవన్ గారి దగ్గర చూపించుకుంటే నీకు కూడా త్వరగా నయం అవుతుంది అని నీకు నా సలహా